ప్రతిపక్ష పార్టీలు సరిగా సరైన సమస్యల పట్ల ప్రశ్నలను ఎత్తి చూపగలిగినప్పుడే ఆ సమస్య ప్రభుత్వం వరకు చేరి ఆ ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపడంలో ప్రభుత్వం తన వంతు పాత్రను పోషించి ఒక ప్రతిపక్షం ఒక అధికార పక్షానికి ఇప్పుడు ఒక స్నేహితుడిగా సలహాలను ఇస్తూ ఆ ఆ సలహాలను ప్రభుత్వం పాటిస్తూ సరిజోడిగా వ్యవహరించగలిగినప్పుడే అసెంబ్లీల్లో శాసన మండలాల్లో సరైన అవగాహనతో సమస్యలను సమస్యలను విశదీకరించి వాటిని పరిష్కరించగలిగే స్థితి ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్షాలు తమ పాత్రను నిజాయితీగా పోషించగలుగుతాయి అలాంటి పాత్ర పోషించలేనప్పుడు

బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజావాణిని గట్టిగా వినిపించడంలో ప్రతిపక్షాలు తమ వంతు పాత్రను గట్టిగా విశ్వసిస్తాయి కాబట్టి సభలో అధికార పక్షపాత్ర ఎంతుంటుందో ప్రతిపక్ష పాత్ర కూడా అంతే ఉంటుంది ప్రతిపక్షమంటే ప్రజా వాణి అని మాత్రం గుర్తుపెట్టుకుని సమఉజ్జీలుగా పని చేసినప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడుతుంది